హలో మీరు ఎలా ఉన్నారు ఈ మ్యారేజ్ కోసం వధువు మరియు వరుడు కోసం ఏమని ఏమేమి చేయవలసి ఉందని మీరు ఆలోచిస్తున్నారా అవును ఈ పెళ్లి చాలా ప్రత్యేకమైంది అందరికి అనువైనా ఇంకా ప్రత్యేకమైన పూల డెకరేషన్తో అందించాలి చాలా బాగుంది మీరు కొన్ని రోజుల ముందు ఇక్కడికి వచ్చి ఎలా చేస్తే బాగుంటుందో చూడాలి అనుకుంటున్నారా సరే మీరు ఏ పని చేసినా కూడా మా వెడ్డింగ్ డెకరేట్ టీమ్ని హెల్ప్గా తీసుకోవచ్చు దానికి దానికోసం మాకు ఒక డాక్యుమెంట్స్ పంపించగలరా ఓకే అండి